మద్యం సిగరెట్లు వంటి మత్తు పదార్థాల వినియోగం యువతర నాశనంకి దారితీస్తుంది ఇది ఈ ఈ యువతరం నాశనం అవ్వడానికి మద్యం సిగరెట్లే మెయిన్ కారణం ఎందుకంటే వీటిని కంపెనీలను బ్యాన్ చేయడమే మాకు అంటే దీన్ని ఆపగలుగుతాం అని అనుకుంటున్నాం ఎంత చెప్పినా ఎవ్వరూ మారరు అందుకని వీటి తయారు చేసే విధానాన్ని బంధిస్తే గవర్నమెంటు ఇట్లాంటి వాటిపైన చర్య తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంతకు తప్పితే ఇంక ఎవరు చెప్పినా వినరు కాపోతే కొన్ని మోటివేషన్ క్లాస్లు కూడా ఇప్పించాలి ఇంట్లో చిన్నప్పుడు నుండే తల్లిదండ్రులు కూడా కొంచెం చిన్న పిల్లలు పక్కదారి పట్టకుండా కూడా చూసుకుంటే కూడా ఆపగలుగుతాము టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ వాటి వల్ల అవగాహన క్లాస్లు కానీ అవి వాడడం వల్ల ఇలా ఉంటుంది అలా ఉంటాదని జీవితాలు స్పాయిల్ అవుతాయి అనేది విషయాలను వాళ్ళకు అర్థమయ్యే విధంగా చిన్నపడి నుండే చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం మార్పు చెంది ఆ చెడు అలవాట్లు దురలవాట్లకు దూరంగా ఉంటారని అనుకుంటున్నాను అలా ఆ విధంగా ఆపుదామని అనుకుంటున్నాము తల్లిదండ్రులు ఫస్ట్ తీసుకోవాలి చర్య పిల్లలేం చేస్తున్నారని చూడాలి తర్వాత టీచర్స్ కూడా గమనించాలి వాళ్ళకు భయపెట్టాలి తల్లిదండ్రులో ఉండాలి బాధ్యత ఫ్రెండ్స్ది కూడా ఉండాలి ఒక ఫ్రెండ్ కూడా ఒకడు ఒద్దురా అని అంటే తాగించడం ఇలాంటివి పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా చెడు అలవాట్లకు పోయినప్పుడు ఇది మంచిది కాదు అని ఆలోచన వాళ్ళకు తెలిసిన వాళ్ళు వల్ల చెప్పడం వల్ల కూడా కొన్ని మోటివేషన్ వల్ల కూడా మారుతుందని నేను అనుకుంటున్నాను